స్విమ్ మీట్ ముందు నాకు కొంత భయం లేదా ఆందోళన కలుగుతుంది ఇవి సహజమే అని అనుకుంటాను అలాంటి సమయంలో నేను లోతుగా శ్వాస తీసుకుంటున్నాను నా మెరుగైన ప్రాక్టీస్ మీద విశ్వాసం పెంచుకుంటున్నాను అలాగే ముందు చేసిన పోటీల అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ నన్ను నన్నుగా శాంతంగా ఉంచుకుంటున్నాను ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది నాకు నన్ను పరీక్షించుకుని మెరుగవడనికి దారి తీసే అవకాశం అలాగే అది నన్ను క్రమశిక్షణ పట్టుదల మరియు జట్టు కా కార్యాచరణలో మెరుగుపరుస్తుంది నాలో ఉన్న కొన్ని లక్షణాలు క్రమశిక్షణ పట్టుదల సమయపాలన మరియు ఎప్పటికీ నేర్చుకోవాలన్న ఉత్సాహం